భారతదేశంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే విద్యా విధానం సాధారణంగా ఉంది మరీ అద్భుతంగా లేదు అలా అని దరిద్రంగా కూడా లేదు పర్లేదు బాగుంది ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే సమయం సమయంలో చూసుకుంటే టైం చూసుకుంటే ఎక్కువ సమయం విద్యార్థులని చదవాలని చెప్పి ఈ టైం నుంచి ఈ టైం వరకి చదవాలి అని చెప్పి వాళ్ళు ఉంచుతున్నారు వేరే దేశంలో పోల్చుకుంటే టైం అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకే అంటే కొంత సమయం మాత్రమే వాళ్ళు చదవడానికి వెచ్చించి మిగతా సమయంలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అయినా ఏదైనా వాటి యాక్టివిటీస్ పైన ఫోకస్ ఎక్కువ ఉంది అదే మన దేశంలో చూసుకుంటే ఓన్లీ చదువు చదువుపైనే ప్రాధాన్యత ఎక్కువ ఉంది మళ్ళీ టైం కూడా ఈ టైం నుంచి టైం వరకు చదవాలి మళ్ళీ నైట్ చదవాలి అలా ఉంది అలా కాకుండా టైంలో టైంలో కొంచెం మార్పు తీసుకురావాలి ఇంకొకటి ఏంటి అంటే వేరే దేశంలో అప్పుడు ఈ ఏఆర్ విధానంలో అంటే వీ వీడియో వీడియో విధానంలో టాపిక్స్ అయినా ఏవైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కానీ మనకు ఓన్లీ ఓన్లీ చెప్పే చెప్పడమే చూపించడం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉండదు ఇది ఇది ఒకటి ఈ ఇంకొకటి చూసుకుంటే ఉపాధ్యాయులు అయినా ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎవరైనా వాళ్ళ విద్యా విద్యా అర్హతను బట్టి తీసుకుంటే చెప్పడం ఎక్స్ప్లనేషన్ అయినా ఏదైనా కూడా చెప్పే విధానం బాగుంటుంది అంటే ఎక్కువ విద్యా అర్హత విద్యా అర్హత కలిగి ఉండి వాళ్ళు ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉంటే మనకు కొంచెం ఎక్స్ప్లనేషన్ అనేది వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది అంటే ఈ ఆ సబ్జెక్ట్ పైననే మన ప్రాధాన్యత కలిగి ఉంటే ఆ సబ్జెక్టుని మనకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొకటి యాక్టివిటీస్ చదువు చదువు చదువులా కాకుండా యాక్టివిటీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది తొందరగా అర్థం అయిపోతుంది అని చెప్పి నా అభిప్రాయం